సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్

అదే సార్ మేబీ ఐ థింక్ మనము అ ఈ ప్రోడక్ట్ని ముందు అందరికీ తెలిసేలా చెయ్యాలి సార్ అంటే ఈ మన దగ్గర ఉన్న డిజైన్స్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరికీ తెలిస్తే మేబీ ఒకళ్ళనుంచి ఒకళ్ళకి పాస్ అయ్యి మనకి ఈ మోడల్ గురించి తెలుస్తుందండి మనమేదైనా ఈ ప్రోడక్ట్ గురించి మనమేదైనా ఎక్సిబిషన్ షో లాంటిది ఏదైనా ఎస్ సార్

ఎస్ సార్ తప్పకుండా సార్ సార్ ఎలాగో మనము అది ఎలాగో టీవీ అడ్వటైజ్మెంట్ గట్రా ఇస్తన్నాము సార్ సో అదే వి అదే షో అదే అడ్వటైజ్మెంట్లో ఇలా ఎగ్జిబిషన్ పెడుతున్నామని పెట్టేటప్పటికి మ్యాగ్జిమం సమ్ పీపుల్స్ మ్యాగ్జిమం కంపల్సరీ వస్తారు సార్ ఏంటంటే చాలా ఈ కొన్ని కొన్ని జ్యూలరీ డిజైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాగ్జిమం ఉంటారు సార్

ఎస్ సార్